నాకు రైల్ ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టము నేను రైల్లో చాలా ప్రదేశాలకు వెళ్తాను ఎక్కువగా నేను రైల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేవాడిని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మచిలీపట్నం మేము రైల్లో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తాము అలాగా మేము రైల్ ఎక్కినప్పుడు రైల్వేస్టేషన్లో చాలామంది ఉంటారు అలాగే ఆ జనంలో రైలు ఎక్కి సీట్లో కూర్చొని అలా వెళ్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది కిటికీ పక్కన కూర్చొని మనకి వచ్చే చల్లని గాలిని ఆనందిస్తూ అలా రైల్లో వెళ్ళటం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది ఆ ప్రకృతిని మనం ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు ఇంకా రైలు ప్రయాణం అనేది చాలా సురక్షితము చాలా ఆనందంగా ఉంటుంది సుఖంగా కూడా ఉంటుంది ఇంకా రైలు వల్ల రైలు ప్రమాదం వల్ల మనకి ఎటువంటి హాని జరగదు మనం మంచిగా కూర్చోవచ్చు రైలు ప్రయాణంలో ఇరుగ్గా ఇరుగ్గా కూర్చోవాల్సిన అవసరం ఉండదు ఇంకా రైల్లో మన సీట్లు మనం ముందుగానే అది రిజర్వేషన్ చేయించుకొని ఉంటే కనుక మనకి రైల్లో ఆ సీటు అనేది మనకే ఉంచుతారు చక్కగా ఉంటుంది రైలు ప్రయాణం వల్ల ఇంకా మనము రైలు ప్రయాణంలో చాలా అంటే చాలా మనకి మనకి సమోసాలు అవన్నీ వస్తూ ఉంటాయి రైలు ప్రయాణం చేస్తూ మనం అవి కొనుక్కోవచ్చు ఇంకా